ఖచ్చితంగా నేను ఎంజాయ్ చేసే అనేక అవుట్డోర్ కార్యకలాపాలు ఉన్నాయి నాకు ఈత కొట్టడం క్రికెట్ ఆడడం మరియు ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం ఈత కొట్టడం చాలా ఆనందించాను ఇది ఒక రిల్యాక్సింగ్ మరియు ఆ రోజును తాజాగా చేయగల అద్భుతమైన మార్గం క్రికెట్ ఆడడం నేను చిన్నప్పత్టినుండి క్రికెట్ను అడడం చాలా ఇష్టం ఇది ఒక సవాలు మరియు ఉత్తేజకరమైన ఆట ట్రెక్కింగ్ నేను ఒక పర్వతం లేదా అడివిలో ట్రెక్కింగ్ చేయడం కూడా చాలా ఆనందించాను ఇది ఒక ఫిట్నెస్ను మెరుగుపరిచే మరియు ప్రకృతిని ఆస్వాదించగల అద్భుతమైన మార్గం ఈ అవుట్డోర్ కార్యకలాపాలు నాకు చాలా ఆనందాన్ని ఇస్తాయి మరియు నేను ప్రకృతిని ఆస్వాదించడానికి మరియు కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి అనుమతిస్తాయి నేను అవకాశం వచ్చినప్పుడల్లా వాటిని చేయడానికే ప్రయత్నిస్తాను